భారతదేశంలో చాలా కళలు వాటి యొక్క కళా శైలులు కనుమరుగవుతున్నాయి వాటిని మనం రక్షించుకోవడం మాకి ఉన్న పెద్ద బాధ్యత భారతదేశం యొక్క సువర్ణమైనది సంస్కృతి కలిగిన పెద్ద ప్రదేశము ఈ భారతదేశంలో చాలా విభిన్నమైన సంస్కృతులు చాలా విభిన్నమైన చిత్రలేఖనం గీసే ప్రత్యేకతలు కలిగిన వారు అంటే చిత్రలేఖన శైలులు ఉన్న చాలా గొప్ప దేశము అయితే భారతదేశం అనేక రకాలా చిత్ర శైలులు ఉన్నాయి వీటిల్లో కొన్ని చాలా పురాణమైనవి అయితే కొన్ని భారతీయులకు కళాశాలలు కనుమరుగవుతున్నాయి ఈ కళాశైలులు భద్రపరచడం చాలా ముఖ్యం కనుమరుగవుతున్నా భారతీయుల కళాశైలులు యొక్క మొ అందులో మొట్టమొదటిది తంజావూర్ చిత్రలేఖనం తంజావూర్ చిత్రలేఖనం చాలా గొప్పది తంజావూర్ చిత్రలేఖనం ఒక పురాతనమైనది మరియు అందమైన కళాశైలి ఇది తమిళనాడులో తంజావూర్ నగరంలో ఉద్భవించింది ఈ చిత్రలేఖనం శిల్పం చిత్రలేఖనం మరియు పురాణం నుండి సన్నివేశాలని చిత్రీకరించంలో ప్రత్యేకత చేజిక్కించుకుంది అవి ఈ చిత్రలేఖనం పురాణాల గురించి సన్నివేశాలు చిత్రించడం చాలా ప్రత్యేకతను గాడెక్కించింది ఇంకా మొహంజదార్లో చిత్రలేఖనం ఈ మొహంజదార్లో చిత్రలేఖనం ఒక పురాణమైనది మరియు అరుదైన కళాశైలి ఇది సింధూ నాగరికతలో ఉద్భవించింది ఈ చిత్రలేఖనం జంతువులు మొక్కలు మరియు మానవులని చిత్రీకరించడంలో ప్రత్యేకత చేజిక్కించుకుంది ఇంకా మూడవది అజంతా చిత్రలేఖనం పేరులోనే ఉంది అజంతా ఈ చిత్రలేఖనం కూడా అజంతా గుహల్లో కనపడుతుంది ఇది అజంతా చిత్రలేఖనం అని అంటాము ఇది కూడా పురాతనమైనది మరియు అద్భుతమైన కళాశైలి ఇది మహారాష్ట్రంలోని అజంతా గుహల్లో కనపడుతుంది ఈ చిత్రలేఖనం బౌద్ధధర్మం యొక్క వివిధ అంశాలను చిత్రీకరించడంతో ప్రత్యేకతను చేజిక్కించుకుంది ఇంకా నాలుగవది తాజీపూర్ చిత్రలేఖనం కాజీపూర్ చిత్రలేఖనం ఒక పురాణమైనది మరియు అందమైన చ కళాశైలి ఈ చిత్రలేఖనం ఉత్తరప్రదేశ్లో కాజీపూర్ నగరంలో ఉద్భవించింది ఈ చిత్రలేఖనం చిన్న పరిమాణంలో ఉన్న చిత్రాలతో ప్రత్యేకత చేజిక్కించుకుంది ఇంకా నాలుగవది మైనూర్ చిత్రలేఖనం ఈ మైనూర్ చిత్రలేఖనం ఒక పురాతనమైనది మరియు అందమైన కళాశైలి ఇది కర్ణాటకలోని మైనూర్ నగరంలో ఉద్భవించింది ఈ చిత్రలేఖనం రంగురంగుల చిత్రాలతో చేజిక్కించుకుంది అంటే ఇప్పటి వరకు ఉన్న చిత్రాలేఖలన్నీ రంగులు ఉండేవి కావు ఈ మైనూర్ చిత్రలేఖనంలో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో రంగురంగుల చిత్రాలు ఉంటాయి ఇలాంటి చిత్రలేఖలు చాలా ఉన్నాయి వీటిలో అన్ని కనుమరుగు అతున్నాయి వీటిని సంరక్షించుకోవడం మన బాధ్యత